మా ప్రాంతంలో ముఖ్యంగా లభించే సహజ వనరుల్లో మొదటిగా చెప్పుకోదగది ఏంటంటే నీరు అన్నమాట నీటి నుంచి జలవిద్యుత్ను తయారు చేయడం జరుగుతుంది అలాగే సూర్యరశ్మిని యూస్ చేసుకుని మేము సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి కరెంటు యూస్ చేసుకుంటా ఉంటాం అన్నమాట సహజ వనరులు అలాగే వ్యాపారస్తులకు ఎక్కువగా ఉపయోగపడేవి ఏంటంటే చెట్లు చెట్ల నుండి తీసుకు వెళ్ళి వాటిని పెప్పర్ పేపర్ యొక్క ఒక సంస్థలకి అమ్ముతారన్నమాట కలప ద్వారా చెట్టు నుంచి వచ్చే కలప ద్వారా పేపరు బుక్స్ అలాంటివి తయారు చేయడం అనేది జరుగుతుందన్నమాట అలాగే మా ప్రాంతంలో కొన్ని రాఖీ తగరం వంటి ఇవి భూమి నుండి దొరుకుతు ఉంటాయి అలాంటి వాటిని ఎరుపుల్లోని ఇంకా ఎలక్ట్రికల్ సామానులోని ఉపయోగించుకుంటు ఉంటారు అలాగే ఇంకా చెప్పాలి అంటే బొగ్గు ఖనిజాలు అలాంటివి భూమి నుండి లభిస్తు ఉంటాయన్నమాట వాటిని తీసుకు వెళ్ళి వ్యాపారస్తులు బిజినెస్ అనేది చేస్తు ఉంటారు ముఖ్యంగా అలాగే సౌరశక్తి వలన కూడా ఎంతో కరెంటు అనేది ఉత్పత్తి అవుతుంది అలాగే గాలి నుండి టర్బైన్సు ద్వారా తీసుకొని విద్యుత్ అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట అలాగే ఇంకా మా ప్రాంతంలో ముఖ్యంగా చెట్లు నుంచి కలపకి ఎక్కువగా బిజినెస్ అనేది జరుగుతు ఉంటుంది అలాగే పెట్రోల్ తీయడం కూడా ఇంకా అది కూడా సహజ వనరులే పెట్రోల్ భూమిలో దొరుకుతుంది పెట్రోలు ఇంకా డీజిలు వంటివి కూడా సహజంగా మనకి లభిస్తు ఉంటాయి కాబట్టి వీటన్నిటిని యూస్ చేసుకుని వ్యాపారస్తులు బిజినెస్ అనేది చేస్తు ఉంటారు